చెప్పండి ఓకే అండీ క్యాబ్ కావాలా మీకు ఓకే చెప్పండి ఓకే ఆంధ్రప్రదేశ్ చూపించమంటారా ఓకే అండీ హైదరాబాద్లో చార్మినార్ ఉంది నెక్స్ట్ కోనసీమ రాయలసీమ రాజమండ్రి గోదావరి బ్రిడ్జి ఇటు సైడ్ వస్తే అమలాపురం నెక్స్ట్ కాకినాడ కాకినాడ స్పెషల్స్ చాలా ఉన్నాయి ఒక వన్ వీక్ అలా ట్రిప్ అయితే బాగుంటుందండీ మరి మీకెన్ని డేస్ కావాలి అవునా ఓకే అయితే క్యాబ్ ఓకే చేయమంటారా ఏంటండీ హోటల్ అంటే ఏరియాస్ బట్టి ఉండదండీ అది ప్లేసెస్ ఓకే ఓకే వస్తానండీ మీకు క్యాబ్ ఓకే చేయమంటారా కన్ఫర్మ్ చెయ్యాలా మీరు కాల్ చేస్తారా మాకు మళ్ళీ ఆ టైం కి అంటే ఫోర్ డేస్ ట్రిప్ అంటే ఏ సైడ్ ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే రాయలసీమ కోనసీమ ఉన్నాయి కదా చార్మినార్ టెంపుల్స్ అవి ఉన్నాయి కదా అందులో మీకు ఇంటరెస్టింగ్ ప్లేస్ ఓకే అండీ అయితే మీరు మాకు రేపు కాల్ చేయండి మీకు ఏ టైమ్ కి కావాలో క్యాబ్ ఓకే చేస్తాం